హలో సంధ్యా ఎలా ఎలా ఉన్నావు బాగున్నా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు మా ఇంట్లో కూడా అందరు పర్లేదు ఇప్పుడు కొంచం వర్షాలు కదా కొంచెం ఇబ్బంది పడుతున్నారు తిన్నాను నువ్వు ఇంకా ఎలా ఏంటి అందరు బాగున్నారు ఊళ్ళో విశేషాలు ఏంటి ఏముంది ఇప్పుడే మా మామకి రైతు భరోసా పడింది అని చెప్పి వెళ్ళారు బ్యాంకుకి అది చెక్ చేసుకుని రావాలి ఆయన వస్తే ఇంకా ఏం చేయాలో చూసుకోవాలి మీకు ఏమైనా ఉందా అలాంటివి రైతుభరోసా అలాంటివి రాలేదా

అవునా ఇక్కడ డ్వాక్రా వాళ్ళకి కూడా రుణమాఫీ అలాంటివి కూడా చేయిస్తున్నారు ఇక్కడ వడ్డీ డబ్బులు తిరిగి పంపిచేది నవరత్నాలు అని స్కీమ్ పెట్టారు కదా అందులో లాస్ట్ ఇయర్ నర్సింగ్ జాయిన్ అయినప్పుడు నాకు కానీ జేవీడి పడింది జగనన్న విద్యా దీవన ట్వంటీ టూ థౌసండ్ అది కానీ అందింది నీకు వచ్చిందా

పద్దెనిమిది వేలు అవును బాల బడిలో పిల్లలకు కానీ మంత్లీ ప్రెగ్నేట్ లేడీస్కి ఫుడ్డు ఎనర్జీ ఫుడ్ అది ఇపుడు స్కూల్లో కూడా ఎదో రాగి జావా అలాంటివి కూడా జగనన్న గోరుముద్ద జగనన్న గోరుముద్ద అని కూడ పెట్టారంట కదా స్కీము చెప్తా ఉన్నారు బాగా ఉంది అంట పర్లేదు ఇప్పుడు ఉండే సీఎం కొంచెం పర్లా అమ్మఒడి కానీ పదహైదు వేలు పదమూడు వేలు పడింది అంటారు కదా

ఇంకా ఏదో జగనన్న తోడు అన్నారు అది పడిందా సరే సంధ్య ఉంటాను